నా బంధువు మా ఫ్రెండ్స్ మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చి ఉల్లాసంగా గడుపుతూ ఉన్నపుడు ఎవన్న ఎగ్జిబిషన్ల ఇలా ఎక్కడికైనా బోర్ కొడుతుంది ఎటు అయిన బయటికి వెళ్ళాలి అని అనుకుంటే మేము అందరం కలిసి అ అరకు లోయకి వెల్ తిసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను ఎందుకు అంటే అరకు లోయ వాళ్ళు ఎవరు చూడలేరు మా రిలేటివ్స్లో మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మరి వాళ్ళు వేరే స్టేట్ నుండి వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని అరకులోయ చూపిస్తే వాళ్ళకి అరకు లోయ ఇట్లా ఉంటుంది అని ఆ ఆ వాతావరణం కానీ చుట్టూ ప్రదేశం చల్లగా ఉండడం వాతావరణం కొండల నుంచి వాటర్ రావడం గుహలు వాటర్ ఫాల్స్లా ఉంటుంది అది చూసి వాళ్ళు చాలా ఆనంద పడుతారు అందుకోసం నేను వాళ్ళని అరకు లోయకి తీసుకువెళదాం అనుకుంటున్నాను అరకు వ్యాలీ కదా అక్కడికి తిసుకువెళ్ళాలి అనుకుంటున్నాను నేను అక్కడికి వెళ్ళాను నేను చాలా రిలాక్స్ చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు అందుకోసమే వాళ్ళని కూడా అక్కడికే తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను